చెప్పండి సార్ చెప్పండి సార్ నాకు సోలో ట్రిప్స్ అంటే బాగా ఇష్టం సార్ అంటే ఇలా ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ అంటే ఇష్టం సార్ నాకు నాకు లాంగ్ జర్నీ ఏ సార్ లాంగ్ జర్నీ అంటేనే ఇష్టం

సార్ ఒంటరిగా ఫీల్ అవ్వడం అనేది ఎప్పుడు అనిపించదు ఎందుకంటే నేను నాకు ఇష్టమే సోలో ట్రిప్ సోలో గా ఉండి సోలో గా ట్రిప్ చేయడం దానిలోకూడా వ్యూ వ్యూ వ్యూ పాయింట్స్ అంటే నాకు బాగా ఇష్టం ట్రిప్పింగ్ లో అది ఫస్ట్ నుంచి నే నేను ఫస్ట్ నుంచి యూ ట్యూబ్ ఛానల్ మొదలు పెట్టినప్పుడు నేను ముందు సక్సస్ అవుతాననుకోలేదు ఏదైనా సక్సెస్ అయితేనే కదా సర్ ఆ దానిలో ఉండి తర్వాత పొందిగినట్టే అందుకనే నేను అనుకోకుండా సోలో ట్రిప్ మొదలుపెట్టేసాను నాకు సోలో ట్రిప్ అలవాటైపోయి ఇష్టంగా అది ఇక డ్రీమ్ గా మారిపోయి దాని ద్వారా ముందుకెళిపోతావున్నా అది సార్ నాకు ఎక్కువ బైక్ మీదే సోలో ట్రిప్ అంటే కొంచం అటు ఇటుగా ఎటుచూసినా ఇది బాగుంటుంది సార్ సార్ కార్ కి ఎందుకంటే సార్ అది మనం కొన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి సార్ ఆ ఘాట్ రోడ్ లో కార్స్ అంత ఎవైలబుల్ గా వెళ్ళలేవు సేఫ్టీ ఉంటది కానీ సార్ వ్యూ పాయింట్స్ పర్ఫెక్టు గా చూడలేముకదా సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ